నేను ఆన్లైన్ మాధ్యమంలో కొన్న వస్తువుల్లో ఈ వస్తువు నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ వస్తువు పేరు ఏమిటంటే ల్యాప్టాప్ ఎందుకనగా నేను ఒకానొక సమయంలో ఒక ల్యాప్టాప్ కొనడం జరిగింది ఆ ల్యాప్టాప్ బ్యాటరీ మాధ్యమంలో నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరిగింది అంటే నేను ఆ ల్యాప్టాప్ వాడిన తరువాత చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు నాకు చాలా కష్టం అనిపించేది అంటే అది నేను ఎప్పుడు ప్రయత్నించిన చార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ సరిగ్గా ఎక్కేది కాదు ఇంక నాకు విసుగు చెంది అలా జరగడం నేను తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఆ ల్యాప్టాప్ యొక్క కంపెనీ దగ్గరకు వెళ్ళాను అది నాకు సరిగ్గా సమాధానం చెప్పేవారు కాదు ఇంకా అమెజాన్ యొక్క కంపెనీ వారిని నేను కలిసి నా ల్యాప్టాప్ను మార్పించుకున్నాను అయినా సరే నాకు ఆ సమస్య పోలేదు ఇంక నాకు ఏం చెయ్యాలో పాలుపోక వెంటనే మళ్ళీ అమెజాన్ సంస్థకు కలియడం జరిగింది అప్పుడు వాళ్ళు నాకు నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వడం జరిగింది ఇది నాకు జరిగిన చాలా చెడ్డ విషయాల్లో ఒకటి ఎందుకనగా నేను అమెజాన్ వాళ్ళని కలవటం వాళ్ళు నాకు ఇచ్చే సమాధానం అస్సలు నాకు నచ్చలేదు నేను ఎంతగానో ప్రయత్నించాను ఎందుకంటే చాలా డబ్బులు పెట్టి కొన్న వస్తువు అది ఇలా పాడైపోయింది నేను సరిగ్గా దాన్ని రెండు రోజులు కూడా వాడి ఉండను అయినా సరే అది బ్యాటరీ అనే విభాగంలో సరిగ్గా పనిచెయ్యక పోవడం వల్ల నాకు ఇబ్బంది కలగడం జరిగింది